నేను ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి అంటే అటువంటి సందర్భాలు నాకు చాలా తక్కువ వచ్చాయంటే నా చదువు విషయంలో మాత్రమే నేను ప్రస్తుతానికి నా నిర్ణయం అనేది నా సొంతంగా తీసుకున్నాను అంటే నేను డిగ్రీ వరకు చేశాను డిగ్రీ చేసిన తర్వాత ఎంసీఏ గురించి లేదా వీటి గురించి అటు ఇటు తిరుగుతూ ఏది తీసుకోవాలో తెలియక ఇంటర్ తర్వాత కూడా అంతే అంటే ఇంజనీరింగ్ కి వెళ్ళాలా డిగ్రీ కి వెళ్ళాలా అని లాగా చదువుపరంగా ఎంతగానో నేను ఆలోచిస్తూ ఏది తీసుకోవాలో తెలియక తిరుగుతూ ఉండేవాణ్ణి ఆ టైం లో నేను ఏదో ఒకటి తీసుకోవాలని ధృడసంకల్పంతో ఖచ్చితంగా నువ్వు చెస్ నువ్వు ఏదైతే తీసుకున్నావో దానితో నీ కెరీర్ అనేది అంటే నీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అన ఈ విషయాల మీద నేను అవగాహన కొంచెం తెచ్చుకుని అంటే ఎవరి దగ్గరికి మా టీచర్స్ దగ్గరికి అలాగే నాకు కొంతమంది శ్రేయోభిలాషులు ఉన్నారు మా కుటుంబంలో వారి దగ్గరికి వెళ్ళి సూచనలు తీసుకోవడం ఏవిధంగా తీసుకుంటే ఏది మంచిది అది తీసుకుంటే ఏమవుతుంది ఇది తీసుకుంటే ఏమవుతుంది ఇటువంటివన్నీ నేను వారితో చర్చలు చేసి కొన్ని నిర్ణయాలు అనేవి తీసుకోవడం జరిగింది ఆ విషయంగా నేను కొంత మంది సలహాలను కూడా తీసుకున్నాను వారిని తీసుకొని ఆ సలహాలను కొంచెం నాకు అనుగుణంగా పెట్టుకుని అంటే ఏదైతే నేను తీసుకోవాలనుకున్నానో దాని మీదే నా నిర్ణయం అనేది వచ్చేలాగా ముందుగానే నేను అన్ని ప్రణాళికలు వేసుకుని ఖచ్చితంగా ఏదైతే నా భవిష్యత్తు నిలబెడుతుందో దాన్నే నేను సూచించుకొని మంచి నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నా